ఇప్పుడు వచ్చి నేను బాలాజీ తిరుపతికి వెళ్ళాలి ఆ వెళ్ళేదానికి చూసినారంటే నేను ట్యాక్సీ బుక్ చేయాలి ఇక్కడ ఏవైనా ట్యాక్సీ పక్కన ఉంటే కొంచం చెప్తారా నేను బుక్ చేసేదానికి నాకు సహాయంగా ఉంటును మీరు చెప్పినారంటే అది నేన్ బిన్న వెళ్ళేడానికి చాలా సహాయంగా ఉంటును మీరు చెప్తారా చెప్పండి చెప్తే బాగుండును పక్కన ఏవైనా ట్యాక్సీ ఉంటే బుక్ చేసిస్తూనండి ఎందుకంటే నేను బిన్నా బాలాజీ తిరుపతికి వెళ్ళాలంటే దేవుడిని చూసేసి మళ్ళీ నేను బిన్నా ఉదయం ముందు వచ్చి వెల ఇంటికి దాని కోసమే అడుగుతామండి ఎవరైనా ఉంటే చెప్పండి నేను బుక్ చేస్తాను నేను దిగే చోటును చూసినారంటే ఆడనే దిగేస్తును బాలాజీ తిరుపతిలోనే దిగేస్తును దిగేస్తి దేవుడిని నేను దర్శనం చేసుకొని మళ్ళీ మీ ఆ ట్యాక్సీలోనే వచేస్తును వచ్చేదానికి నేను అడుగుతాను ఎవరైనా ఉంటే చెప్పండి నేను బుక్ చేసి ఇస్తాను మీరు చెప్పినారంటే ఇంకా బాగుండును బుక్ చేసేసి ఆ జాగాలలోనే దిగేస్తా దిగేదానికి నేను బుక్ చేస్తా ఎవరైనా ఉంటే చెప్పండి పక్కన ఉండేదానికి ఇదే అండి నేను బుక్ చేసేదానికి అడుగుతామండి